ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే పండగలు చాలా చాలా ఉంటాయి అందులో అతి ముఖ్యమైనవి మన దీపావళి ఉగాది సంక్రాంతి భోగి నెక్స్ట్ అనేకనేక పండగలు ఉంటాయి ముఖ్యంగా శ్రీరామనవమి కూడాను శ్రీరామనవమి అయితే దేశమంతా జరుపుకునే అతి పెద్ద పండుగ సో రామకల్యాణం అంటేనే ప్రతి ఇంట్లో కూడా జరిగే కళ్యాణం లాగా చాలా వేడుకగా జరుగుతుంది సో అందరూ కలుసుకోవటం రామ కళ్యాణంలో అందరూ గుంపుగా పాల్గొనటం నెక్స్ట్ ఈ రామ కళ్యాణం ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంటుంది సో రామ కళ్యాణం కాకుండా దీపావళి ముఖ్యంగా నరక చతుర్దశి దీపావళి జరుపుకోవడం కూడా అత్యంత వైభవోపేతంగా ఉంటాయి అన్నమాట దీపాల వెలుగుల్లో ఊరంతా దేశమంతా కూడా చాలా చక్కగా దీపాల వెలుగుల్లో చాలా చాలా బాగుంటుంది ఈ దీపావళి కాకుండా ఉగాది నెక్స్ట్ ఉగాది రోజు కూడా మన జా మా ఉగాది పచ్చడి తినటం ఇవన్నీ చేసుకోవటం ఉగాది పచ్చడి కాకుండా అంతేకాకుండా మన జాతకాలు అవి చెప్పించుకోవటం ఇలాంటివన్నీ అదొక స్పెషల్గా ఉంటుంది పంచాంగం పంచాంగం శ్రవణం చేయటం ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కింద ఉంటుంది నెక్స్ట్ భోగి సంక్రాంతికి వచ్చినట్లయితే భోగి రోజు భోగభాగ్యాలన్నీ కలగాలని పాత వస్తువులు అన్నిటిని భోగిమంటలు వేసి కొత్తగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ సకల భోగభాగ్యాలు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ భోగిని జరుపుకుంటారు అలానే సంక్రాంతి కూడా చక్కగా కూతుళ్లు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళతో పిల్లాపాపలతో చక్కగా ఇల్లంతా కళకళలాడుతూ చాలా చాలా బాగా జరుపుకునే పండుగ నెక్స్ట్ కోడిపందాలు ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయకంగా వస్తాయి ఎద్దుల పందాలు నెక్స్ట్ తీర్థాలు ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయకంగా వచ్చేటటువంటి పండుగలు అనమాట అలా చాలా చాలా బాగుంటాయి మన ఇండియన్ ట్రెడిషన్లో జరుపుకునే పండుగలు అన్నీ కూడా అత్యంత స్పెషల్గా చాలా చాలా బాగుంటాయి అనమాట సో పిల్లలను నుంచి పెద్దల వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ కలుసుకొని అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండగలు ఇవన్నీను మన వినాయక చవితి వినాయక చవిటి అయితే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే వీధిలో వినాయకుని పెట్టడం సో ఎ ప్పటికప్పుడు తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంచడం పదకొండు రోజులు ఉంచడం ఇలా ఉంచి స్వామిని పూజిస్తూ అందరూ కలిసిమెలిసి ఆ పండుగను చేసుకోవడం అనేది అది చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఎలాంటి జాతులు ఎలాంటి వేరియేషన్ ఏవి లేకుండా చిన్న పెద్ద మతాలు అనే తేడాలు లేకుండా అందరూ కూడా కలిసి చేసుకున్న ఈ పండుగలు మన వినాయక చవితి ఇలాంటివన్నీ కూడాను కాబట్టే మనం ఎప్పటికప్పుడు చాలా బాగా అన్నీ చేసుకుంటూ పండగలని చాలా చక్కగా జరుపుకొని బాగా చేసుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటాయి మన మిగతా దేశాల్లో పోలిస్తే మన ఇండియాలో జరిగే ఇలాంటి పండుగలు ఇలాంటివన్నీ కూడా మనకి సంథింగ్ స్పెషల్ కింద ఉంటాయి అన్నమాట ఎందుకంటే అవి చాలామంది అందరూ చెప్పుకునేలాగా చాలా గర్వంగా చెప్పుకునేలాగా మన సంప్రదాయాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మన పండుగలని ఇలాంటివన్నీ బాగుంటాయి ఎందుకంటే మనం వేడుకలు అవి చాలా బాగా జరుపుకుంటాం కాబట్టి మనం అప్పుడు అది మన రా రాష్ట్ర వైవిధ్య భరత సాంప్రదాయాలు సమూహాలని కూడా చాలా బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి అనమాట సో మనం ఎప్పటికప్పుడు పండుగలు అనేవి చాలా ఆనందంగా పదిమందితో కలిసి జరుపుకోవడం వల్ల మనలో ఉన్న కష్టాలు తగ్గి ఇంకా ఇంకా ముందుకి విజయాల బాట వైపు వెళ్లే అవకాశం కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉగాది సంక్రాంతి దీపావళి శ్రీరామనవమి వినాయక చవితి ఇలాంటి అనేక అనేక పండగల్ని మనం చక్కగా ప్రతి సంవత్సరం కూడా అందరితో కలిసి జరుపుకుంటూ ఉంటాం ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామనవమి రాముని కల్యాణం అనగానే ఎంతో ఆనందంతో సంతోషంతో ఎవరి ఊర్లు వాళ్ళు చేరుకుంటూ ఉంటారు సో అది కూడా ఒక పెళ్లి లాగా గ్రాండ్గా జరిపి పదిమంది కలిసి అన్నదానాలు చేయడం నెక్స్ట్ భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా గ్రూపుగా గ్రూపులు గ్రూపులుగా అందరూ అన్ని ఆర్గనైజ్ చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చాలా బాగుంటారు అనమాట సో ఇలాంటి పండుగలు మనకి రావడం మన ఈ వీటన్నిటిలో పాల్గొనడం అనేది మనం పూర్వజన్మ సుకృతం మన అదృష్టంగా భావిస్తాం అనమాట సో కాబట్టి ఎప్పటికప్పుడు పండగలని గ్రాండ్గా చేసుకుంటూ అందరితో పాటు కలిసిమెలిసి హ్యాపీగా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి అన్ని మిగతా దేశాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంకా చాలా బాగుంటాయి పండుగలు అనేవి కాబట్టి మనము ఈ సాంప్రదాయాలని పాటిస్తూ చేసుకోవటం అనేది ఇంకా పండుగలకి మంచి వన్నె తెస్తాయి అనమాట కాబట్టి మనం ఎప్పుడు మన సంప్రదాయాలని పాటిస్తూ మనం అన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటూ పండగలని చేసుకోవటం అనేది మనం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండాలి ఎందుకంటే మనం ఈ భారతదేశం లో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ పండ ప్రతి పండగనే ఒక వేడుకల జరుపుకుంటూ మనం చాలా చాలా బాగా జరుపుకోవడం అనేది ఒక చాలా సంతోషకరమైన విషయం సో మనం దీపావళి నాగుల చవితి ఇలాంటివే కాకుండా ఇంకా అనేక అనేక రకాల పండుగలు కూడా మనకి ఉంటాయి అనమాట వాటిని కూడా మనం సాంప్రదాయకంగా పాటిస్తే చాలా చాలా మంచిది